కర్టెన్స్ కొన్నాము అవి చాలా బాగున్నాయి చూడడానికి మంచి డిజైన్ చాలా బాగుంది కానీ వాష్ చేసినప్పుడు మాత్రం కలర్ మాత్రం పోయింది అక్కడక్కడా కూడా డ్యామేజ్ అదీ కనిపించింది అంతగా బాగాలేదు